మన రాష్ట్రంలో పండుగలకి చాలా ప్రాముఖ్యత ఉంది అందులో ముందుగా మకర సంక్రాంతి ఈ సంక్రాంతి రోజులలో ముందుగా భోగి దాన్ని పొంగల్ కూడా అంటారు భోగి రోజున తెల్లవారుజామున భోగిమంటలు వేస్తారు పెద్ద పెద్ద భోగి మంటలు వేస్తారు పిల్లలు పెద్దలు అంతా కొత్త వస్త్రాలు ధరించి ఆవు పేడతో చేసిన భోగి పిడకలు దండలుగా గుచ్చి తెచ్చి ఆ మంట చుట్టు మూడుసార్లు తిరిగి ఆ మంటలో వేస్తారు అలాగే అక్కడ ఆ మంట దగ్గర వచ్చిన ఆ బూడిదని బస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటారు ఇది ఏనాటి నుంచో వస్తున్న సాంప్రదాయం అండి మన పూర్వీకుల నుంచి కూడా ఉన్న ఆచారం అన్నమాట ఇది అలాగే చక్రపొంగలి వండుతారు ఇంకా మన్నాడు సంక్రాంతి రోజున రంగురంగుల రంగవల్లులు అండి పెద్ద పెద్ద ముగ్గులు ఎంత పోటీ పోటీగా వేస్తు ఉంటారు అలాగే గొబ్బెమ్మలను కూడా పెడుతుంటారు ఇంకా వాళ్ళ చాలా రకాలు వంటలు చేసి మన పూర్వీకులు పెద్దలు చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ పేరు మీద పని వాళ్ళకి పేదవాళ్ళకి అందరికి అన్నదానం అని వస్త్రదానము అని కూడా చేస్తుంటారు అలాగే మర్నాడు కనుమ కనుమ రోజు కూడా చాలా బాగా చేస్తారు ఇకపోతే శ్రీరామ నవమి శ్రీరామనవమికి మన దగ్గరలో ఉన్న రామాలయాలు ఆంజనేయస్వామి గుడి ఇలాంటి చోట్ల శ్రీరామనవమి శ్రీరాముల వారి కళ్యాణం తప్పకుండా చేస్తారు అండి మన సీతారాముల కళ్యాణం చూడాలి అంటే మాటలా అండి కనుల పండుగ ఉంటుంది అలాగే ముందుగా చలువ పందిళ్ళు వేస్తారు ఈ సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తులందరికి కూడా దాహానికి మజ్జిగ ఇస్తారు అలాగే కళ్యాణం టైంలో వడపప్పు పానకం కూడా ఇస్తారు అండి ఈ వడపప్పు పానకటం పానకం వల్ల అవి తీసుకోవడం వల్ల వడదెబ్బ తగలదు అని ఇది ఎప్పటినుంచో పూర్వం నుంచి వస్తున్న ఆచారం అన్నమాట పూర్వం రోజులలో పెళ్లికి వచ్చిన వాళ్ళకి పానకం ఇచ్చేవారు అంట ఇప్పుడు అంతా కూల్ డ్రింక్స్ మయం అయిపోయింది కదండి అందరు డ్రింకులని జ్యూసులని ఇస్తున్నారు అప్పట్లో పానకాల ఇచ్చేవారట అండి అయితే కళ్యాణం తర్వాత అన్న సంతర్పణ కూడా ఉంటుంది అండి అలాగే కళ్యాణానికి వచ్చిన వాళ్ళు కల్యాణం చేయించుకునే వాళ్ళు స్వామి వారికి నూతన వస్త్రాలు తలంబ్రాలు కూడా తీసుకు వస్తారు అండి కానీ ఈ కళ్యాణంలో కానీ ముఖ్యమైనది ఏంటంటే వచ్చిన భక్తులకు వడపప్పు పానకం అండి వడ దెబ్బ తగలకుండా ఎండాకాలం అంతా కూడా ఉండేలాగా వాళ్ళకు అవి మాత్రం ఎప్పటినుంచో వచ్చిన వస్తున్న ఆచారంగా ఇస్తున్నారు అన్నమాట సీతారాముల కళ్యాణం చూడటం అంటే రెండు కళ్ళు చాలవు అండి అంత బాగా జరుగుతుంది మన రాష్ట్రంలో